కాకినాడ జిల్లాలో పొలంలో పంటలు పండిన తర్వాత మేము అనేక పంటలకు సంబంధించిన పండగలను జరుపుకుంటాము వీటిలో కొన్ని ఏమిటంటే వరి పండిన తర్వాత మేము బుచ్చి బుచ్చి అనే పండగను జరుపుకుంటాము ఈ పండుగలో మేము పొలంలో పండిన వరిని ఆనందించడానికి కలిసి వస్తాము మేము వరిని కోసి దానిని బస్తాలలో నింపుతాము మేము కూడా వరితో చేసిన వంటకాలను ఆస్వాదిస్తాము పత్తి పండిన తర్వాత మేము పత్తి పండిన పండుగను జరుపుకుంటాము ఈ పండుగలో మేము పొలంలో పండిన పత్తిని ఆనందించడానికి కలిసి వస్తాము మేము పత్తిని కోసి దానిని బస్తాలలో నింపుతాము మేము కూడా పత్తితో చేసిన వంటకాలను ఆస్వాదిస్తాము అరటి పండిన తర్వాత మేము అరటి పండిన పండుగను జరుపుకుంటాము ఈ పండుగలో మేము పొలంలో పండిన అరటి పండ్లను ఆనందించడానికి కలిసి వస్తాము మేము అరటి పండ్లను కోసి వాటిని తింటాము మేము కూడా అరటి పండ్లతో చేసిన వంటకాలను ఆస్వాదిస్తాము ఈ పండుగలు మనకు మన పంటలకు కృతజ్ఞతలు తెలియచేయడానికి మరియు మన సామూహిక సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకునే అవకాశాన్ని అందిస్తాయి కాకినాడ జిల్లాలో మనం పంటలను పండించడానికి చాలా కష్టపడతాము మేము ఎండా వర్షం మరియు పురుగుల వంటి అనేక సవాళ్ళను ఎదుర్కుంటాము కానీ మేము మా పంటలను పండించాడానికి కృషి చేస్తాము ఎందుకంటే అవి మనకు ఆహారం మరియు జీవనోపాధిని అందిస్తాయి ఈ పండుగలు మనకు మా పంటలకు కృతజ్ఞతలు తెలియచేయడానికి మరియు మన సామూహిక సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకునే అవకాశాన్నిఅందిస్తాయి ఈ పండుగలలో పాల్గొనడం ద్వారా మనం మన పంటలను మరింత గౌరవించడానికి మరియు మన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి సహాయపడుతున్నామని నేను నమ్ముతున్నాను